హలో కార్పెంటర్ ఆఫీసరా ప్లంబరా అదే మా ఇంట్లో కాస్త ట్యాప్సు కొన్ని ట్యాప్సు కొన్ని ఇది ట్యాప్కు సంబంధించిన కనెక్షన్స్లో వాటర్ సరిగా రావట్ల పైప్లైన్లో క కంప్లయింటు ఉంది చేయగల్గుతారా బట్ చెంబ్ చేస్తే అన్నీ కుళాయిలు ఒక ఐదారు కుళాయిలు ఉన్నాయి ఇంట్లో అవన్నీ సరిగా రావట్ల వాటర్ కొన్ని ఏమో బాగా ఒకటి ఏమో ఒకటి అర బాగా వస్తున్నాయి మిగతా వాటిలో వుండి చాలా సన్నగా వస్తున్నాయి పైన ట్యాంక్ నుంచి ఏమో డస్ట్ పడి రావట్లేదు ఏదో దాని వల్ల చిన్న ప్రాబ్లం ఉంది అవి క్లియర్ చేయాలి కొత్తగా ఒక ఒక కుళాయి మాత్రం టోటల్గా కుళాయి ఒకటి మార్చాల్సి వస్తుంది అది మాకు ఇక్కడ ఆపోజిట్లో ఒక షాప్ ఉంది షాప్ తీసుకు వస్తాము షాప్లో నుంచి కొత్తది కూడా తెచ్చిపెడతాను ఏది ఏమైన్న వన్ అవర్లో వన్ అవర్ లోపల కంప్లీట్ చేయాలి వన్ అవర్ తర్వాత మేం వాకింగ్ పోయే పని ఉంది మాకు వన్ అవర్ లోపల చేయగల్గురా చేయించగల్గుతారా

అది నేను వాట్సాప్లో వాట్సాప్లో మా అడ్రస్ ఇప్పుడే షేర్ చేస్తాను మంచి పని బాగా పని జే తెలిసిన అబ్బాయిగా పంపించండి పని చెయ్ కా గా కంప్లీట్ చేసేటట్టు ఓకే ఓకే అలాగే అండి మంచిది థ్యాంక్ యూ త్వరగా పంపించండి ఓకే